వంట చేయడమనే నా అభిరుచిని నేనూ వృత్తిగా అయితే చేసుకోలేదు ఎందుకంటే నేను చదువుకున్న చదువు వేరు నా వృత్తి వేరు కానీ వంట నేను వృత్తిగా అయితే చేసుకోలేదు నాకు వృత్తిగా చేసుకునే ఆలోచన కూడా లేదు కాకపోతే ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు సహకరిస్తూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉంటారు చేసుకోవచ్చు కదా కాస్తో కూస్తో నే నా ఉన్న వృత్తిలో నేను సరిగ్గా సంపాదించట్లేదు అన్నది వాళ్ళ అభిప్రాయము కావున కానీ పర్లేదు నాకు అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు వృత్తినే చేసుకోవడంలో కాకపోతే నేను నా సంపాదన సంపాదించుకోగలుగుతున్నాను